అన్న డ్రైవర్ అన్న యాక్చువల్గా ఏంటంటే నేను మీ ఆటోలో ఎక్కినా కదన్నా నువ్వు కొంచెము మాకు సేఫెస్ట్ వేలో వెళ్ళచ్చు కదా కొంచెము షార్ట్కట్లు తీసుకొని నువ్వు షార్ట్కట్లు అంటూ వెళ్ళి హైవేల మీద ఈ రోడ్లు ఇంత ట్రాఫిక్లో ఉన్నప్పుడు నువ్వు ఇంత రిస్క్ చేయటం అవసరమా అంటన్నా ట్రాఫిక్ మీద అవసరమా అంటున్నా మాకు కొంచెం సేపెస్ట్ వేస్ తీసుకెళ్ళచ్చు కదా

అది కాదు అది కాదన్నా రోడ్లు ఏసింది ఎందు రోడ్లు వేసింది ఎందుకన్నా రోడ్ల మీద తీసుకెళ్ళన్న మాకు షార్టెస్ట్ వే కాకుండా నువ్వు సేఫ్ వేలో తీసుకెళ్ళు ఇటుకాకుండా మాకు మంచి దారి తీసుకెళ్ళరాదు ప్రాబ్లం ఏంటంటే మీరు రిస్క్ తీసుకే ట్రాఫిక్లో చేసుడు కంటే మాకు సేఫ్ వేలో తీసుకెళ్ళండి మాకంటూ మాకు కొంచెము నాకు భయం ఉంటుంది కదా యాక్చువల్గా మిమ్మల్ని ట్రస్ట్ చేసి మేము ఆటోలో కూర్చున్నామంటే మాకంటూ కొంచెం భయం ఉంటుంది కదా ఇప్పుడొక స్ట్రేంజర్ని స్ట్రేంజర్ని నమ్మేసి మేము సడన్గా మీరు ఎటెటో తీసుకెళ్తున్నారంటే అది కాదు మా డెస్టినేషన్కి మిమ్మల్ని మీరు మమ్మల్ని రీచ్ చేయాలంటే మాకు ఒక సేఫ్వేలో తీసుకెళ్ళాలి కదా మిమ్మల్ని నమ్మేసి మేము బ్లైండ్గా వస్తూ ఉంటాం కదా

అదే అదే మీకు యాక్చువల్గా మీకు అది డైలీ రొటీనే కావచ్చు మీరు డబ్బులు మాకు ఛార్జ్ మీటర్ ఇంత అని చెప్పేసి మీరు ఈ షార్ట్కట్లు ఆ షార్ట్కట్లు తీసుకొచ్చి ఇంత దానికి నార్మల్ ఛార్జే తీసుకోకుండా అదే లోకల్ లోకల్ చార్జ్ ఒకటి చెప్పి మీటర్ చార్జ్ ఒకటి బట్టి మీరు అలా తీసుకోవటం మళ్ళీ సేఫ్ వే అని చెప్పి తీసుకోవడం ఇట్లా చెయ్యడం కూడా కరక్ట్ కాదు కదా అంటే భ అదే అంటే మిమ్మల్ని నమ్మినాం మేము నమ్మినాం కాబట్టి మీరొక ఒక సేఫ్ వేలో తీసుకురావాలి మీరు మాకు మళ్ళీ పిక్ చేసుకున్నప్పుడైనా డ్రాప్ చేసుకున్నప్పుడైనా మీరు ఒక రేట్ చెప్పి ఇంకో రేట్ తీసుకెళ్ళకూడదు కదా మేము మిమ్మల్ని నమ్మినాం కదా మేము ఐదు పది అంటే ఎక్కేముందే చెప్పాలి కదా సార్ మరి మీరు ఎక్కే ముందే చెప్పాలి కదా మీ మీటర్ లాగా ఒకటిలాగా తీసుకుంటాం డిస్టెన్స్ డిస్టెన్స్ నుంచి ఒక ఇప్పుడు మీరు మీరు ఇక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పారు తీసుకెళ్ళారు మీరు దానికి షార్ట్కట్లోది రోడ్డు నుంచి కాకుండా సేఫ్ నుంచి కా షార్ట్కట్లో తీసుకెళ్ళారు అది తొందరగానే వచ్చేసింది మీరు దానికేమో మీటర్ లెక్కపెట్టి తీసుకుని డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇది ఎట్లా కరక్టు అందరూ లోకల్ సరే సరే